హలో ఆర్కే ట్రావెల్సా అండీ నమస్తే సార్ నా పేరు నందిని వచ్చేవారము నేను కొంచెం బయట వెళ్ళాలి ట్యాక్సీ బుక్ చేసుకుందామని కాల్ చేస్తున్నాను వచ్చే వారం శుక్రవారం సార్ శుక్రవారం కొంచెం పొద్దున బయలుదేరాలి ఒక ఐదు గంటలకి ట్యాక్సీ కొంచెం బుక్ చేసి ఇవ్వండి నాకు పికప్ వచ్చేసి పుత్తూర్ స్వామి స్ట్రీట్ నియర్ సాయిబాబా టెంపుల్ అక్కడి నుంచి పిక్అప్ చేసుకోవాలి డ్రాప్ వచ్చేసి తిరుపతి ఎన్జీవోస్ కాలనీ బాలాజీ టెంపుల్ పక్కన అవును సార్ థర్స్డే కొంచెం డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేసేయండీ కొంచెం పొద్దునే రమ్మని చెప్పండి అంటే నేను ఆరు గంటలకు పికప్ చెప్పాను కదా తనని ఒక ఐదు ముక్కాల్ అట్ట రమ్మని చెప్పండీ మీరు డ్రైవర్ నెంబర్ కొంచెం నాకు వాట్సప్ చేసేసారంటే నేను తనకి కాల్ చేసి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తాను కొంచెం త్వరగా రమ్మని చెప్పి సరే సార్ మీరు కూడా కొంచెం చెప్పేయండి తనకి అవునండి కొంచెం త్వరగా పొద్దునే వెళ్ళిపోతే కొంచెం ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి తర్వాత మేము అక్కడ వెళ్ళి తిరుపతికి వెళ్ళి మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అవును సార్ కొంచెం త్వరగా వచ్చేయమని చెప్పండి అడ్వాన్స్ ఏమన్నాపే చెయ్యాలా సార్ ఐదు వందల రూపాయల సరే అండి ఇదే నా వాట్సాప్ నంబరు మీరు డ్రైవర్ నెంబర్ కొంచెం నాకు సెండ్ చేసారంటే నేను ఆ నెంబర్కి మీకు ఐదు వందలు పే చేసేస్తానండి అవును రమేష్ గారా నంబర్ కొంచెం పంపించండి నా వాట్సాప్ నెంబర్కి ఇదే నా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా ఆరు తొమ్మిది రెండు సున్నా సున్నా ఈ నెంబర్కి డ్రైవర్ నెంబర్ పంపించేయండి నేను మీకు ఫోన్ పే ద్వారా ఐదు వందలు సెండ్ చేసేస్తాను సరే అండీ చాలా థ్యాంక్స్ అండీ